ఆంధ్రప్రదేశ్లో స్టడీస్కి వచ్చేసరికి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్స్ ఇలాంటివి పెట్టడం స్టార్ట్ చేశారు దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఎవరికన్నా పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోయినా బిల్డింగ్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వడం అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం ఇలాంటివి చేయడానికి ట్రైనింగ్ సెంటర్స్ ప్రతి ఒక్క చోట పెట్టారు గవర్నమెంట్ అనేది పెట్టడం స్టా పెట్టడం జరిగింది దానివల్ల కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రతి ఒకళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలా జరుగుతుంది అది ఆచరణ అది ఆచరణ ఆచరణతో ఆచరణలో పెట్టి ప్రతి ఒక్క ప్రాబ్లెమ్ని ఆ ట్రైనింగ్ సెంటర్లో స్టూడెంట్కి ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేసి అలాగే వాళ్ళు మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళని చేంజ్ చేసి రట్టు పెట్టారు ఆ ట్రైనింగ్ సెంటర్ని ప్రభుత్వం దాని మీద ప్రభుత్వం చాలా అంటే చాలా బాగా దృష్టి పెట్టింది